పశ్చిమగోదావరి జిల్లాలు అంటే మరి చాలా ఉంటాయనండి ఇక్కడ పంచనామక్షేత్రాలు కూడా ఉన్నాయి కాబట్టండి ఉన్నాయండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు త్రికోల్ లో ముగ్గురు మన ఎర్రన్న తిక్కన్న నన్నయ అని చెప్పుకుంటాం కదండి అందులో ఒక ఆయన మనకు పశ్చిమగోదావరి ఆయన నెక్స్ట్ ఇంకా అంటే గోపికలు చాలామంది పుట్టారు అండి ఇక్కడ దీన్ని సంస్కృతి సాంప్రదాయాలకి బాగా విలువ ఇచ్చే ఒక స్థలం మరి ఇక్కడ ద్వారకా తిరుమల అని కూడా ఒక తిరుమల ఉందండి కోనసీమ తిరుపతి అని అవన్నీ ఉన్నాయండి